నేను ఈ మధ్యన ఆన్లైన్లో ఒక దుస్తులను కొనుగోలు చేశాను నేను ఊహించిన దానికంటే నాణ్యతంలోని మరియు ఫిట్టింగ్ పరంగా ఇది నా అంచనాలను దాటేసింది ఎందుకంటే నేను ఊహించిన దాని కన్నా నాకు వచ్చిన దుస్తులు చాలా అద్భుతంగా ఉన్నాయి నాణ్యతలో కానీ దాని ఉండే విధానంలో కానీ చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా మన్నుగా ఉన్నాయి నేను ఆన్లైన్లో కొనుగోలు చేసిన దుస్తులపై ఒక రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎన్నో దుస్తులను ట్రై చేశాను కానీ ఇలాంటి దుస్తులను నేను ఇంత నాణ్యత కలిగిన ఇంత ఫిట్టింగ్ పరిగిన మంచి దుస్తులను నేను కొనుగోలు చేయలేదు అందుకని నేను నాకు ఈ దుస్తులను అందించిన వారిని ప్రశించ ప్రశంసించాలనుకుంటున్నాను మరియు నా దుస్తులకు కారణమైన వా కంపెనీ వారిని నా అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను మరియు నేను ఈ దుస్తులకు తొమ్ పదికి తొమ్మిది రేటింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఫిట్టింగ్లో కానీ రంగులో కానీ నాణ్యతలో కానీ ఈ బట్టలు చాలా అందంగా ఉన్నాయి మరియు చాలా రోజులు వస్తాయని ఆశిస్తున్నాను ఎందుకంటే నేను పెట్టిన ధర కంటే నేను కొనుగోలు చేసిన ఈ దుస్తులు చాలా మంచిగా ఉన్నాయి నాణ్యతతో అండ్ రంగులో అండ్ డబ్బులతో పోలిస్తే నాకు చాలా తక్కువ ధరకి వచ్చాయి